రెస్టారెంట్ మేనేజర్గారా మాట్లాడుతున్నారు అదే నేను మా ఫ్యామిలీ మా ఫ్రెండ్సు మీ రెస్టారెంట్కు వద్దామనుకుంటున్నాం అందుకని మీ టైమింగ్సు మరి టేక్ అవేనా సిట్టింగా మరి పార్కింగు రెస్టారెంట్ క్లోజ్ టైము ఇవన్నీ కనుక్కుందామని ఫోన్ చేసినా అండి అదే మరి ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు అందుకని మరీ టైమింగ్స్ తెలీయాలి కదా టైమింగ్సు మరి టేక్ అవేనా సిట్టింగా పార్కింగ్ మరి రెండు మూడు కార్లు వేస్కోని వస్తాను మరి పార్కింగ్ ఉందా లేదా రెస్టారెంట్ మూసే సమయం ఏంటి అని కనుక్కుంటున్నాం అవును అవును అదే అదే అండి వద్దామనుకుంటున్నాం మరి సాయింత్రం సరే అండి థ్యాంక్ యూ ఒకే ఒకే అండి